మండే ఎండలు పర్యాటకులను ప్రభావితం చేస్తుంది ఎలా అనగా ఎండల ఎండలు ఎక్కువుగా ఉండడం వలన డీహైడ్రేషన్ ఎక్కువుగా కలిగి చమటలు ఎక్కువుగా పట్టి తొందరగా నీరసం చెందుతారు మరియు వాళ్ళకున్నా విటమిన్స్ ఎలక్ట్రోలైట్స్ అన్ని క్షీణించుతూ పడిపోతాయి కావున ఎండలు పర్యాటకులను ప్రభావితం చేస్తుంది కానీ ఎండలు పర్యాటకులను ఆకర్షించదు ఎందుకనగా ఎందుకనగా ఎండలు ఎక్కువుగా ఉండడం వలన జనాలు నీరసపడతారు తప్ప వాళ్ళకి యాక్టివిటీ అన్నది తగ్గిపోతుంది తప్ప ఎక్కువుగా అలిసిపోతారు కావున జన ప్ర ప్రజలను ఆకర్షించలేదు వర్షాకాలం కేరళకు ప్రధాన ఆకర్షణగా మారగలదు ఎలా అనగా వర్షాలు ఎక్కువుగా కురవడం వలన ప్రకృతి ఎక్కువుగా పచ్చగా మారి ప్రజలకు ఆహ్లాదంగా మారి వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ క కరెక్టు ప్రాసస్ కరెక్ట్ రేషియోలో అందించగలతూ మరియు వర్షాలు ఎక్కువుగా కురవడం వలన కేరళలో మెయిన్గా ఉన్న పాయింట్ ఏంటి అంటే ఎట్మాస్ఫియర్ అన్నది చాలా కూల్గా ఉంటుంది ఆండ్ ఎక్కువగా టూరిజంస్ అనేది కేరళకు ఎక్కువగా వస్తూ వెళ్తూ ఉంటారు కాబట్టి మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ కేరళ ఈస్ నేచర్ నేచర్ బాగుంటే ఇంకా ఎక్కువు పర్యాటకులు వచ్చి మా ప్రభుత్వానికి ఇంకా లాభదాయకంగా మారి ప్రజలకు కావాల్సిన అన్ని స అందచేయగలరు అని నమ్ముతున్నాను ప్రజలకు అది ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది